హలో హలో చెప్పండి నాకు కొంచెం రిలేటివ్స్ వస్తున్నారండి కొంచెం కర్రీసు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కావాలి అది అంటే లంచ్కే తీసుకుంటాము వాటిలో కొన్ని ఉంటే లంచే

అంటే ఒక సిక్స్ మెంబర్స్ ఉంటారు అండి సరే

స్టార్టర్స్ స్టార్టర్స్ కూడా ఏమైనా ఉంటే పంపియండి

సరే నేను పెట్టేస్తానండి నాకు వెజిటబుల్ రైసు మిక్స్డ్ కర్రీ ఇంకా పరోటా చపాతీ అవన్ని అన్నీ నేను ఇప్పుడే వచ్చి థ్యాంక్ యూ